హలో డ్రైవర్ గారు ఇంకో పది నిమిషాలైతే మనం నేను చేరవల్సిన చోటు వస్తుంది కదా డబ్బు విషయమండి అదే మరి క్యాషు నగదు రూపకంగా ఇవ్వాలనుకుంటున్నాను నాకు జిపే అట్లాంటివి ఏమి లేవు అందువల్ల నేను హ్యాండ్ క్యాషే ఇద్దామని అకుంటున్నాను మరి దానికు గాను సరిపడా చిల్లర మీ దగ్గర ఉందా లేదంటే ఇక్కడ దగ్గర్లో ఏదైనా కొట్లో మనం చిల్లర విడిపించుకొని వెళ్దామండి దానికోసము ఒక దగ్గర షాప్ చూసుకొని బండి ఆపండి చిల్లర చేసుకొని మనం మళ్ళీ స్టార్ట్ అవుదాం ఓకే అండి సరే అండి